నేను స్కూల్లో చిన్నప్పటి నుంచి కూడా డ్రాయింగ్ నేర్చుకున్నాను ఇది నాకు ఉపయోగపడింది కాలేజ్ టైంలో కూడా డ్రాయింగ్ నేర్చుకున్నాను ఇది నేను ఇప్పుడు నేషనల్ డ్రాయింగ్ కాంపిటీషన్లో ఫస్ట్ వచ్చాను చిన్నప్పుడు నేర్చుకోవడం వలన ఇప్పుడు నేను ఇలా ఫస్ట్ రాగలిగాను ఇది నా కెరీర్కు ఒక గొప్ప అవకాశం నాకు మంచి ఉద్యోగ అవకాశాలు కూడా వస్తున్నాయి అదే విధంగా నేను కాలేజీలో కూడా ఎక్కువగా వీటిని ప్రాక్టీస్ చేసే వాడిని నేను దీని గురించి ప్రత్యేకించి క్లాసులు కూడా తీసుకునేవాడిని